నాకు ఇష్టమైన నటుడు అంటే మహేష్ బాబు గారు అంటే వాళ్ళు చేసే సినిమాల కన్నా బయట చేసే సహాయం అంటే నాకు చాలా ఇష్టం అందుకు నేను తనకు పెద్ద ఫ్యాన్ వారు చేసిన సినిమాలు ఇంకా శ్రీమంతుడు లేదా ఇంకా మహర్షి ఇంకా ఇన్స్పైరింగ్ మూవీస్ చేస్తారు అన్నట్టు తను అంటే సొసైటీకి ఒక మంచి సందేశం ఇస్తారు అందుకే నాకు వారు అంటే చాలా గౌరవం చాలా ఇష్టం